ఇప్పుడు చూస్తే నృత్యం అనేక విధాలుగా మనుషులను దగ్గర చేసి సమూహ భావనను పెంపొందించగలదు ఉదాహరణకు ఇద్దరు చిన్నపిల్లలని తీసుకుందాం వారిద్దరిని ఒక నృత్య కళాకారులకు సంబంధించినటు వంటి ఒక అకాడమీలో చేర్పిస్తే వాళ్ళిద్దరూ వేరు వేరు భావాలకు సంబంధించినటువంటి వారు అయ్యుండచ్చు అలాగే వేరువేరు సమూహాలకి సంబంధించినటు వంటి వ్యక్తులు అయ్యుండచ్చు అయినప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి ఆ నృత్యం అనేటువంటి దాన్ని మరొక ఉపాధ్యాయునిచే నేర్చుకుంటారు ఆయన ఇంకొక సమూహానికి సంబంధించిన వ్యక్తి అయ్యుండొచ్చు కానీ కేవలం ఒక నృత్యం అనే పదంతో నృత్యం కోసం ఇప్పుడు మూడు రకరకాలైనటువంటి సమూహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఒక దగ్గర ఉండి శిక్షణ పొందుతున్నారు ఒకరు శిక్షణ ఇప్పిస్తున్నారు మరొక ఇద్దరు శిక్షణ పొందుతున్నారు ఈ విధంగా నృత్యం మనుషులను దగ్గర చేస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇలానే నృత్యం మనుషులని దగ్గర చేసుకుంటూ వెళుతుంది అలాగే ఒక నృత్యం నేర్చుకోవడం వలన ఇప్పుడు కథాకళి భరతనాట్యం ఇలాంటి అటువంటి నృత్యాలు చూసుకున్నట్లయితే నృత్యం చేసేటువంటి ముఖ్య సారాంశం ఒక సమూహానికి పలు రకాలుగా ఒక భావాన్ని వ్యక్తం చేయుట ఉదాహరణకు ఒక పాటే తీసుకుంటే ఆ పాటను నృత్యం ద్వారా వారు వేసేటువంటి ఆటలు పాటలు వారు చేసేటువంటి భంగిమలు రకరకాలుగా చేతులు కదపటం కనులను కదల కదపటం తమ ముఖాభిప్రాయాలను వ్యక్తపరచుట వారు చేసేటువంటి నృత్యం వీటి ద్వారా వారు ఏం చెప్పాలనుకుంటున్నారో దాని అది అక్కడ ఉన్నటువంటి ఆ సమూహానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అర్థమవుతుంది వారికి నృత్యం తెలిసినట్లయితే మరింత అందంగా అర్థమవుతుంది ఒకవేళ నృత్యం నృత్యం తెలియకపోయినా వారికి ఉరామారిగ్గా అర్థమయిపోతుంది ఈ రకంగా నృత్యం మనుషులను దగ్గర చేస్తుంది అనడానికి నేను ఉదాహరణ చెప్పగలను